హలో మిస్టర్ పిజ్జా రెస్టారెంట్ బాగున్నాను సార్ ఆహా చాలా రోజులు అయింది ఆర్డర్ చేసి అవును సార్ బాబుకి హెల్త్ బాగాలేదు అవునండి అందుకనేసి రెగ్యులర్గా ఆర్డర్ ఇవ్వలేకపోతున్న నార్మల్గా అయితే వీక్లీ వన్స్ అలా ఒక ఆర్డర్ పెట్టేస్తూ ఉంటాను చాలా రోజులు అయింది కదా టూ వీక్స్ పైన అవుతుంది ఆర్డర్ చేసి రెగ్యులర్గా ఆర్డర్ పెట్టేదే ఇది చికెన్ బార్బీక్యూ పిజ్జా రెండు రెగ్యులర్ తర్వాత వచ్చేసి లావా కేక్ రెండు బాబుకి ఇష్టం తర్వాతొచ్చేసి గార్లిక్ బ్రెడ్ రెండు మళ్ళీ మిస్టర్ పిజ్జా సిగ్నేచర్ పిజ్జా ఒకటి నాన్ వెజ్ది అది లార్జ్ దాంతోపాటు ఇప్పుడు టూ ఎక్స్ట్రా ఇంకోటి రెండు ఎక్స్ట్రా ఆర్డర్ పెడుతున్నాను ఈ రోజు వచ్చేసి నా ఫ్రెండ్ ఫ్రెండ్ వస్తుంది ఒకతను తను కడలూరు నుంచి వస్తుంది తను వాళ్ళ హస్బెండ్ వస్తున్నారు వాళ్ళకోసమని చెప్పేసి ఇప్పుడు ఆల్ మోస్ట్ రీచ్ అయిపోయుంటారు ఇపుడు తిరుపతి దాటేసి వచ్చేస్తున్నారంట ఇప్పుడు ఆర్డర్ పెడితే కొంచెం కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి ఈ రెగ్యులర్గా నేను ఆర్డర్ పెట్టే ఈ ఆర్డరే తీసుకోండి ఎక్స్ట్రా ఇప్పుడు టూ ఐటమ్స్ చెప్తాను తందూరి పిజ్జా ఒకటి తందూరి పిజ్జా ఒకటి లార్జ్ తర్వాతొచ్చేసి చికెన్ చికెన్ అండ్ కార్న్ ఎక్స్ట్రా టాపిన్స్ వేయండి చికెన్ ఎక్స్ట్రా టాపిన్స్ వెయ్యండి కార్న్ కూడా కొంచెం ఎక్కువ వెయ్యండి అది వాళ బాబుకి చాలా ఇష్టము కార్న్ అండ్ చికెను చికెన్ కార్న్ పిజ్జా పెరి పెరీది అదొకటి ఆర్డర్ పెట్టుకోండి అది మీడియం చాలు ఈ ఎక్స్ట్రా టూ యాడ్ చేసుకుని నేను రెగ్యులర్గా ఆర్డర్ పెట్టేది మొత్తం ఆర్డర్ తీసుకుని వేసేయండి అవునండి ఒకసారి సెట్ చూసుకోండి చికెన్ బార్బీక్యూ పిజ్జా రెండు మీడియం సైజుది రెగ్యులర్ తర్వాతొచ్చేసి టూ లావా కేక్స్ టూ గార్లిక్ బ్రెడ్ సరేనా ఇప్పుడు ఎక్స్ట్రాగా నేను చెప్పింది తర్వాత వచ్చేసి దాంట్లో మిస్టర్ పిజ్జా సిగ్నేచర్ పిజ్జా ఒకటి లార్జ్ నాన్ వెజ్ది తర్వాత వచ్చి నేను ఇప్పుడు ఎక్స్ట్రాగా చెప్పింది చికెన్ టిక్కా పిజ్జా తందూరి తందూరి టిక్కా రెండూ ఒకటే తందూరి పిజ్జా ఒకటి అది లార్జ్ తర్వాత వచ్చి బాబుకి వచ్చేసి చికెన్ అండ్ కార్న్ పెరి పెరి పిజ్జా మీడియం టాపిన్స్ కొంచెం ఎక్కువెయ్యండి ఇది చికెన్ తర్వాత వచ్చేసి కార్న్ కొంచెం ఎక్కువెయ్యి టాపిన్స్ ఆర్డర్ మొత్తం ఎంత అని కాలిక్యూలేట్ చేసి చెప్పండి నేను ఫోన్ పే చేసేస్తాను ఎంతైంది ఒకే థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయిందా ఫోన్ పే చేసేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ లోపల సెండ్ చేసేయండి సార్ అవునండి వాళ్ళు ఇంకా కొంచెం సేపటిలో రీచ్ అయిపోతారు వచ్చాక సర్వ్ చేసేద్దామని చెప్పేసి ఇంకోటి కూల్ డ్రింక్ ఒకటి వన్ లీటర్ కోక్ ఒకటి యాడ్ చేసుకోండి దాంతోపాటు చెప్పండి ఇప్పుడు థౌసండ్ నైన్ ఫిఫ్టీ అయిందా సరే ఫోన్ పే చేసేస్తాను ఒక హాఫ్ అన్ అవర్ లోపు పంపించి వేయండి అడ్రస్ సేమ్ అడ్రసే అవునండి సేమ్ అడ్రసే అత్తగారింటికి రాలేదు మా ఇంటికే వస్తున్నారు ఇక్కడే సేమ్ అడ్రసే రెగ్యులర్గా పంపించే అడ్రసే కొంచెం హాఫ్ అన్ అవర్లో సెండ్ చేసేయండి సరే అండి చాలా థ్యాంక్స్ అండి ఇంకా రెగ్యులర్గా చేస్తాను బాబుకి కొంచెం హెల్త్ బాలేదనే టూ వీక్స్గా కొంచెం ఆర్డరేం పెట్టలేదు తను ఇంకా జంక్ ఫుడ్ తింటాడేమో బాగాలేనప్పుడని చెప్పేసి ఆర్డర్ పెట్టలేదు సరే అండి థ్యాంక్స్ అండి కొంచెం త్వరగా పంపించేయండి థ్యాంక్స్